నా పేరు ప్రియా అండి ట్యాక్సీ బుక్ చేయాలని చూస్తున్నాను చాలా సేపటి నుంచి అసలు బుక్ అవ్వట్లేదు అంటే బిజీగా ఉంది అవైలబిలిటీలో లేదు చాలాసేపు ఇది నైట్ టైం అయిపోతుంది దగ్గరలో ఏమైనా వాహనాలున్నాయా అంటే ఐ మీన్ ట్యాక్సీ కాకున్నా ఆటో ఏమైనా ఉన్నాయా నేనిప్పుడు ఎక్కడున్నానంటే పుత్తూరు బైపాస్ దగ్గర ఉన్నాను బస్సులో నుంచి ఇప్పుడే దిగాను లేట్ నైట్ అయిపోయింది సరే ట్యాక్సీ బుక్ చేసి వెళదాము అని చెప్పి చూసాను అందరు డ్రైవర్స్ అంత బిజీగా ఉన్నారు అసలు ఒక ఆటో కూడా వీకెండ్ కదా ఒక్క ట్యాక్సీ కూడా బుక్ అవ్వట్లేదు చాలా డిలే అవుతోంది దగ్గరలో ఏమైనా ఆటో ఆటో స్టాండ్ ఆటో ఎలా ఎవరిదైనా నంబర్ ఉంటే చెప్తారా కొంచెం అంటే కొంచం నా వాకబుల్ డిస్టన్స్లో ఉంటే నాకు కొంచం బాగుంటుంది ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇప్పుడే దిగాను బస్సు నుంచి కొంచెం బస్ లేట్ అయిపోయింది బయలుదేరి రావడము నేను ఒకటే ఉన్నానండి అందుకే నేను ఇప్పుడు పుత్తూరు బైపాస్లోనే ఉన్నాను మీ సర్వీస్లో వాళ్ళు ఎవరైనా ఆటో వాళ్ళు తెలిసుంటే కొంచం పంపించమని చెప్తారా ఆటో ఏమైనా అందుబాటులో ఉంటే పంపించండి నా ఏరియా వచ్చేసి స్వామి స్ట్రీట్ బాబా టెంపుల్ ఆపోజిట్ స్ట్రీట్ అండి ఇక్కడ బైపాస్ నుంచి ఒక ఫిఫ్టీన్ టూ ట్వంటీ మినిట్స్ పడుతుంది పదిహేను నిముషాలు పదిహేను నుండి ఇరవై నిముషాలు పడుతుంది ఇప్పుడు న నైటే కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఉండదు త్వరగా వెళ్ళిపోవచ్చు అందుకే ఆటో ఉంటే కొంచం చూసి చెప్తారా ఉంటాను లైన్లోనే ఉంటాను శెప్ చెప్పండి దొరికారా అండి ఆటో డ్రైవర్ కొ నెంబర్ కొంచం చెప్తారా తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఐదు ఐదు ఏడు ఒకటి

ఒకసారి చెప్తాను విని చెప్తాను రిపీట్ చేస్తాను కరెక్టా చూడండి తొమ్మిది ఎనిమిది ఆరు ఆరు ఐదు ఐదు ఏడు ఒకటి సున్నా కాల్ చేస్తాను తన తన పేరు చెప్తారా అండి రమేషా కాల్ చేస్తాను మీరు డ్రాపింగ్ ప్లేస్ కొంచం తనకి చెప్పేయండి నేను నేను కాల్ చేస్తాను తనకి చెప్తాను డ్రాపింగ్ ప్లేసు మీరు కొంచం మెన్షన్ చేయండి తనకి లగేజస్ కూడా ఉన్నాయి ఒక త్రి సూట్కేస్ ఉంది ఓకే అండి ఫేర్ ఎంత తీసుకుంటారు ఓకే అండి ఓకే వన్ ఫిఫ్టీ అయినా ఇస్తాను కొంచం త్వరగా రమ్మని చెప్పండి లేట్ నైట్ అయిపోతుంది నేను ఒక్కదాన్నే ఉన్నాను ఓకే అండి ట్యాక్సీ దొరికి ఉంటే అసలీ ప్రాబ్లమే లేదు అందుకే మీకు కాల్ చేసాను ఆల్రెడీ మీ ట్రావెల్స్లో నేను చాలా యూజ్ చేసి ఉన్నాను అందుకే మీ నెంబర్ సడన్గా గుర్తొచ్చి కాంటాక్ట్స్లో వెతికితే ఉంది అందుకే అండి కాల్ చేసాను ట్యాక్సీ అయితే ప్రస్తుతానికి సరౌండింగ్లో ఏమి లేవు చూసాను చాలా బిజీగా ఉన్నాయి అన్ని అందుకే ఆటో డ్రైవర్ కోసం కాల్ చేసాను ఆటో ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పేసి సరే అండి కాల్ చేస్తాను తను దగ్గర్లోనే ఉన్నారు కదా ఓకే ఎన్జిఓస్ కాలనీ దగ్గరున్నారా దగ్గరే ప్రక్కనే వచ్చేస్తారు నేను కాల్ చేస్తాను అండి కాల్ చేసి ప్లేస్ చెప్పేస్తాను బై పుత్తూరు బైపాస్ లెఫ్ట్ సైడ్ రోడ్లో ఉన్నాను లెఫ్ట్ సైడ్ రోడ్లో ఉన్నాను నేను కాల్ చేస్తాను అండి తనకి గైడ్ చేస్తాను నా దగ్గరకి వచ్చేయమని చెప్పేసి ఓకే వచ్చిన తరువాత ఓకే అండి ఫేర్ తనకి పే చేసేస్తాను రీచ్ అయిన తరువాత మీకు ఒకసారి ఇన్ఫామ్ చేస్తాను అండి ఓకే అండి చాలా థ్యాంక్స్ ఈ నైట్ టైంలో హెల్ప్ చేసారు చాలా థ్యాంక్స్ అండి